నాకు చేపలు ఉంటాయి పట్టడానికి నాకు ఒక చిన్న బోటు ఉంది చిన్న బోటు అంటే చాలా చిన్న ఒక నేను లక్ష యాభై వేలు పెట్టి నేను బోటు కొనుక్కున్నాను అది అందులో ఒక ఆరుగురం వెళ్ళి చేరో ఆరుగురం వెళ్ళి అందులో వంట సామాన్లు ఉంటాయి వారం పాటు సముద్రంలో వెళ్ళి నేను చేపలు పట్టే వాళ్ళము మేమందరం ఆరుగురము చేపలు పట్టడానికి వెళ్ళి అల్లనే ఆహారము మేము తీసుకువెళ్ళే వాళ్ళను తెలుసుకో నీళ్ళు కూడా తీసుకు వెళ్ళే వాళ్ళము చాలా మంచిగా ఉండేది చేపల వేట అనేది సూపర్గా మేము చేసే వాళ్ళం మంచిగా చేసే వాళ్ళం చేపల వేట అంటే అద్భుతమైనది మంచిగా ఉండేది చేపల వేట మంచిగా చేసే వాళ్ళం సూపర్గా చేసేవాళ్ళం